తెలంగాణలో వంటలో భాగంగా వండే సాధారణ ఆహారాలు వంటకాలు ఏవి రాష్ట్రంలో వాడే కొన్ని అపూర్వమైన దినుసులు వండే పద్ధతులు ఏవి తెలంగాణలో చాలా వంటలు వండుతారు మాంసాహారం మరియు శాకాహారం వంటి ఎన్నో వంటలు తెలంగాణ ప్రజలు రోజువారీ జీవితంలో గడుపుతూ ఉంటారు ముఖ్యంగా కూరగాయల వంటలు చాలా మంది వండుతూ ఉంటారు టమాటా పప్పు వంకాయ ఆలూ చారూ సాంబార్ ఇలాంటివి సాంబార్ చారూ వారానికి రెండు రోజులు లేదా ఒకరోజు ఇలా వండుకుంటూ ఉంటారు వార వారానికి లేదా నెలకి ఒకసారి చికెన్ మటన్ లాంటివి వండుతూ ఉంటారు ఇలా ఇలాంటి వంటకాల్లో కొన్ని మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీగా వేసే కొన్ని దినుసులు జీలకర్ర ఆవాలు ఎల్లిపాయలు అని చెప్పవచ్చు ఏ వంటకు తగినంతగా ఆ వంటకు తగినట్టు పోపుదినుసులు వేచి వండుకోవడం తెలుగువారికి ఎంతో సాంప్రదాయం అలాగే ఆరోగ్యం ఇప్పుడు తెలుగు వారు చైనీస్ వంటలను మరియు అమెరికా వంటలకు అలవాటు పడి వారు ఎలా వండుకుంటున్నారో తెలుగువారు కూడా అలాంటి వంటలు వండటానికి ప్రయత్నిస్తున్నారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వంటలు ఉన్నాయి కొన్ని వంటలు పులిహోరా మరియు టమాటా చారూ టమాటా పప్పు ఇలాంటి చాలా వంటలు ఉంటాయి అన్నింటిలో కన్నా కూరలు లేకున్నా అన్నం పోపులు వేసి వంటలు ఉన్నాయి పులిహోరా పోపన్నం ఫ్రైడ్ రైస్ అని ఇలా చాలా వంటకాలు ఉన్నాయి అలాగే అన్నం పాయా తొంటికూర మటన్ పాయా తొంటికూర భగారా అన్నం బగారా అన్నం ఒక మధ్య తరగతి కుటుంబానికి బిర్యానీలా చెప్పవచ్చు తన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు లేదా ఏదైనా పండగ చేసుకున్నప్పుడు అది ఇంటి పండగైనా ఊరి పండగ అయినా ఊరంతా బగారా చికెన్ పెట్టి వారెంతో సంతోషపడతారు బగారాలో బగారా చేయడం ఫస్ట్ వ నీళ్ళు పోసి అందులో పోసి దినుసులు వేసి ఉడికిన అన్నాన్ని అందులో వేస్తే బగారా అయిపోతుంది ఇలా చాలా వంటలు చేసుకుంటారు తొంటి కూర మటన్ పాయా అని ఇష్టంగా తినే వారు మటన్తో చేసుకుంటారు లేదా మటన్ మటన్ పాయాగా తొంటి కూర మిగిలిన గొర్రె యొక్క మాంసాన్ని తెల్లవారి ఝామున లేక మా మరుసటి రోజున వండుకోవడానికి ఉపయోగిస్తారు మటన్ ఎంతో తెలంగాణలో మటన్ చికెన్ ఎంతో ప్రసిద్ధిగా చెందాయి మటన్ చికెన్ లేనిదే ప్రొద్దు గడవదు అంటారు పండగ వస్తే ప్రతీ ఇంట్లో ప్రతీ ఒక్కరూ మటన్ లేదా చికెన్ తెచ్చుకొని తింటూ ఉంటారు ఇక పోతే పప్పులు పప్పులు ఎంతో ఆరోగ్యానికి హానికరం అని చెప్పవచ్చు పప్పులు చాలా పప్పుచారు లేదా పప్పు ఆవకాయ ముద్దపప్పు సోరకాయ పప్పు ఇలా రకరకాలుగా వండుకొని తింటారు అంతేకాకుండా ఆ నూనె గురించి వస్తే పేదవాడి నుంచి మధ్యతరగతి వారి వరకూ వారికి తగినట్టుగా నూనెలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి వారికి తోచినంత ఖర్చుతో నూనెను కొనుగోలు చేస్తారు నూటయాభై నుంచి మూడు వందలు దాకా మూడు వందలు నుంచి ఐదు వందలు ఇంకా బాగా పైసలు ఉన్న వారైతే ఐదు వందల లీటర్ల నూనె కూడా తెచ్చి వాడతారు నూనె ఏదైనా నూనె కానీ తినే తిండి మంచిగా ఉండాలని మధ్యతరగతి వారైనా పేద తరగతి వారైనా ఎవరైనా ఆలోచిస్తారు ఇకపోతే కొన్ని అపూర్వమైన వంటకాలలో వాడే దినుసులు అంటే ఇప్పుడు చెప్పినట్టుగా కొత్తిమీర లేకపోతే అసల కూరకి కూర తినని వారే ఉండరు అలాంటిది కొత్తిమీర కూడా ఇప్పుడు ఒక వ్యసనంలాగా అయిపోయింది ఈ ధనియాల పొడి జీలకర్ర పొడి మెంతుల పొడని చాలా పొడులు ఉన్నాయి ఆర్టిఫిషియల్గా కూడా ఇప్పుడు చాలా చాలా కొన్ని కొన్ని పొడులు వస్తున్నాయి వాటన్నిటి కంటే మనం చేతితో చేసుకున్న పొడులు ఎంతో ఆరోగ్యానికి మంచిది